హలో సార్

నమస్తే అండి ఓకే

అవునవును ఓకే

అవునండి ఈ ఏరియాలోకి మాదే నెంబర్ వన్ కంపెనీ అండి మా దాంట్లోనే ఎక్కువగా తీస్కుంటూ ఉంటారు ఎక్కువ క్రెడిట్ వస్తుంది మీకు ఇబ్బంది లేదు మీకు ఎలాంటి మెటీరీయల్ కావాలంటే అన్ని మెటీరీయల్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి వచ్చి చూస్కోచ్చు మీరు ఓకేనా

ఓకే అండి మీకు ఎట్టా మీకు ఎలాంటి టైల్స్ కావాలన్నా ఎలాంటి మేటీరియల్ కావాలన్నా అన్నీ మా దగ్గర దొరుకుతది అలాగే రీజన్బుల్ రేట్స్ కూడా ఉంటాయి దానికేం ప్రాబ్లం లేదు దానిగురించి ఏమీ మీరు ఆలోచించ వద్దు ఒకసారి మా ఆఫీస్కి వచ్చి కన్సల్ట్ అయ్యారంటే మీకు అన్నీ డీటైల్గా చెప్తాము ఓకేనా ఓకే అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి